హలో ట్రావెల్ ఏజెన్సీయా అండి నా పేరు రోహన్ అండి నేను ఇక్కడే ఉంటున్నా పూల్బాగ్ కాలనీలో అవునండి నాకు నా స్నేహితులతో కలిసి ఒక మూడు రోజులు ట్రిప్పు వెళ్దాం అనుకుంటున్నాను అండి తిరుపతి మీ ట్రావెల్ ఏజెన్సీ కాల్ బుక్ చేసుకుందాం దామను కుంటున్నాను అవునండి తిరుపతి వెళుతున్నాను అండి అయితే నాకు మీరు ఫ్రెండ్స్ అందరం కలిసి ఏడుగురం వెళ్తున్నాము ఏషియా టు కారు ఇన్నోవా కార్ నాకు కావాలండి పెద్ద కారే కావాలి ఎంత అవుతుంది అండి మనిషికి మంచికి పన్నెండు వేల అండి ఆయిల్యేన మీది ఆయిల్ మీదేనా అండి ఓకే అండి ఫుడ్ అది మేము పెట్టాలా మీ డ్రైవర్కి మీరే పెట్టుకుంటారా అండి మీదేనండి ఓకే నండి అయితే మనిషికి పన్నెండు వేల చొప్పున మేము రెడీ అండి మేము ఏడు మంది కూడా వచ్చేస్తాము మీరు ఇచ్చేట కారు రెడీ చేసుకోండి ఇన్నోవా నాకు ఇన్నోవా కారు కావాలి వేరే కారు ఏమీ వద్దు నాకు ఇన్నోవా అంటే చాలా ఇష్టము మాకు సరిపోద్ది ఫ్రీగా ఉంటది ఓకే నండి అయితే మేము రేపు సాయంత్రం బయలుదేరుతామండి మీకు కాల్ చేస్తాము రేపు సాయంత్రం పికప్ చేసుకోండి ఓకే నండి ఓకే నండి థ్యాంక్యూ అండి